మా గుంటూరు జిల్లాలో చాలామంది జాతిపరమైన వారు నివసిస్తూ ఉంటారు ఎక్కువగా క్రైస్తవులు హిందువులు ముస్లిమ్సు ఉంటారు ఇంకా ఆ గిరిజన జాతికి చెందిన ఆయా వర్గాలు మా జిల్లాలో నివసిస్తూ ఉంటారు ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే మా హిందూస్లో జరిగే సంక్రాంతి దసరా ఇటువంటి పండుగలు అయినప్పుడు మేము ఏమైనా చేసుకున్నప్పుడు కూడా ఆ వంటకాలు అవన్నీ తీసుకెళ్లి మేము ఆ క్రైస్తవులకు కాని హిందూ మేము ముస్లింలు కాని పెట్టినప్పుడు వారు తీసుకుంటారు అలాగే వారు వారు కూడా వారి పండుగ దినాల్లో వారు కూడా చేసుకున్న ఆహారాలు అలాంటివి వంటివి తీసుకొచ్చి మాకు ఇచ్చినప్పుడు మేము ప్రేమతో అంగీకరిస్తాము అలాగా జాతిమత బేధాలు లేకుండా మేము కలిసి జీవిస్తూ ఉంటాము ఎక్కువగా ఇక్కడ ఎక్కువ ఏ భాషను మాట్లాడుతారు అంటే అందరూ ఎక్కువగా తెలుగునే మాట్లాడుతారు ఆయా ప్రాంతాలను బట్టి యాస మారవచ్చు కాని అందరూ ఎక్కువగా తెలివినే ఉపయోగిస్తూ ఉంటారు ముస్లింస్ అయితే వారి వర్గంలో వాళ్ళు ఉర్దూ అయితే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ప్రాముఖ్యంగా అందరూ అయితే ఎక్కువగా తెలుగునే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు